అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రారంభ కార్యక్రమాలు ఏవి అంటే నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు భోజనం ఐదు రూపాయలకి ప్రతీ ఒక్క మనిషికి అందుబాటులో చేసారు ఐదు రూపాయలకి భోజనం లభిస్తుంది రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనము అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రతీ కూలి పని చేసుకునే వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి బెగ్గర్స్కి ఇలా రోడ్డులో క్లీన్ రో రోడ్లు క్లీన్ చేసే వాళ్ళకి చెత్త ఏరుకునే వాళ్ళకి చాలా క్రింద స్థాయి వాళ్ళకి చాలా క్రింద స్థాయి వాళ్ళ నుంచి చాలా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది ఈ భోజనం అనేది భోజనం అనేది చాలా మనిషికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట దాని కోసమే మనిషి ఎన్నో చేస్తాడు భోజనం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట ఆకలికి ఎవరు ఉండలేరు అలాగా ఎంతో మంది కడుపులని నింపాడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ డబ్బులకే భోజనాన్ని అందుబాటులో పెట్టి పెట్టారు అన్నమాట ఆ పథకం పెట్టి చాలా మందికి భోజనాన్ని ఇచ్చారు తక్కువ ధరకే భోజనం ఏర్పాట్లు చేసారు ఇంకా ప్రెజెంటు ప్రస్తుత సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అమ్మ ఒడి అనే ఒక పథకం పెట్టారు దానికి పుస్తకాలు ఇస్తూ పుస్తకాలు ఇచ్చారు పిల్ల పిల్లలకి ఉచితంగా పుస్తకాలు మరియు స్టేషనరీ మరియు పదిహేను వందల డబ్బులు ఇచ్చారు దీని వల్ల ఉపయోగం ఏంటంటే పేదరికంతో ఉన్నవాళ్ళకి పేద పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఆ పదిహేను వందల డబ్బులు ఇంకా మరియు ఎవరైతే చదువుకోలేని స్థితిలో ఉండే పిల్లకాయలకి కూడా తను అండ అయి తోడై నిలిచారు జ జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకోవడానికి ఒక పుస్తకం వాళ్ళకి వచ్చింది ఒక పదిహేను వందలు వాళ్ళకి డబ్బులుగా వచ్చాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో అయినా కాలేజీలో అయినా చేరే వెసులుబాటు కల్పించారు జ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా మరియు ప్రతీ ఒక నెల్లూరులో ఉన్న ప్రతీ ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనూ మధ్యాహ్నము భోజనము ఉచితంగా పెట్టారు అన్నమాట పిల్లకాయలకి అది మొదటి తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్నీ తరగతుల వాళ్ళకి అందరికీ వెసులుబాటులో బాగా వండి ఆరోగ్యకరమైన పోషకకరమైన ఆరోగ్యం పోషణకరమైన భోజనం అనేది పిల్లలకి పెట్టాలి అన్న అంశాలతో ఎన్నో ఏళ్ళ నుంచే చేస్తున్నారు అన్నమాట పిల్లకాయలకి వారానికి ఒక రెండు రెండుసార్లు కోడిగుడ్లు పెడతారు సాంబార్ అన్నము రసము తాక తాళింపు కొంచెం పచ్చడి ఇలా రోజు పిల్లలకి ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం ప్రభుత్వమే చూసుకుంటుంది అన్నమాట జగన్ మోహన్ ప్రెజెంట్ ప్రస్తుతం జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు ఆ పథకం దీనివల్ల దీనివల్ల ఎంతో మందికి కడుపులు నిండుతున్నాయి చిన్నపిల్లలు అదర బెదరగా వచ్చేస్తారు స్కూ ప్రభుత్వ స్కూ పాఠ పాఠశాలలకి ఎంతో ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు స్కూల్స్ స్కూల్స్కి మధ్యలో లేట్ అయిపోయి లంచ్ తెచ్చుకోవడం మరచిపోయిన వాళ్ళు అలా కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలకి ఒక కండిషన్ అన్నమాట గవర్నమెంటే గవర్నమెంట్ మేము ఉన్నాము మీకు మేము పెడతాము భోజనము మీరేమి దిగులు పడకండి అని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి గారు అంతకు ముందు పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాన్ని పెట్టారు చేసారు అన్నమాట ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు నార్మల్ కాస్ట్ మెన్షన్ కాస్ట్ కొంచెం తక్కువ వాళ్ళకి రోజూ నెల నెలకి ఒక రెండు వేలు వేస్తున్నారు అన్నమాట అంటే చిన్న చిన్న ఖర్చులు భోజన ఖర్చులు ఇంట్లో సామాన్లకి అలా పనికొస్తుందని ఒక రెండు వేలు వేస్తున్నారు జ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారిది ఆరోగ్య పథకం కూడా ఉంది నెల నెల మనము కొంచెం కూడబెట్టుకుని కట్టుకుంటే ఏవైనా పెద్ద సమస్య ఆరోగ్యపరమైన సమస్య సడన్గా వస్తే వాళ్ళు కూడా కొంచెం మనీ వేసి అలా కడ కడతారన్నమాట